తెలుగు భాష అనేది ఒకే భాష కానీ దానిలో అనేక ప్రాంతీయ మాండలికాలు ఉన్నాయి ఈ మాండలికాలు ఒకదానికొకటి కొన్ని భాషాపరమైన తేడాలను కలిగి ఉంటాయి ప్రతీ మాండలికానికి దాని సొంత ప్రత్యేకమైన పదజాలం ఉంది ఉదాహరణకు అన్నం అనే పదానికి చిరుగు అని ఒంగోలు మాండలికంలో అంటారు ప్రతి మాండలికానికి దాని సొంత ప్రత్యేకమైన ఉచ్చరణ ఉంది ఉదాహరణకు క అనే అక్షరాన్ని కొన్ని మాండలికాలలో హ అని ఉచ్ఛరిస్తారు వ్యాకరణం కొన్ని మాండలికాలు తెలుగు భాష యొక్క ప్రామాణిక వ్యాకరణం నుండి కొద్దిగా భిన్నంగా ఉంటాయి ఉదాహరణకు కొన్ని మాండలికాలలో ఆ అనే వచనం ఏ అని ఉపయోగించబడుతుంది తెలుగు భాష మరియు దాని ప్రాంతీయ మాండలికాల మధ్య తేడాలు ఉన్నప్పటికి అవి ఒకే భాషకు చెందినవి ఒకే మాండలికం నుండి మరొక మాండలికానికి ప్రయాణించేటప్పుడు భాషా భిన్నత్వాన్ని అర్ధం చేసుకోవడం మరియు సహనంతో ఉండడం ముఖ్యం తెలుగు భాషలోని ప్రధాన ప్రాంతీయ మాండలికాలు ఉత్తర తెలుగు ఈ మాండలికం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతాల్లో వాడుకలో ఉంది దక్షిణ తెలుగు ఈ మాండలికం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతాల్లో వాడుకలో ఉంది కోస్తా తెలుగు ఈ మాండలికం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తీరప్రాంతాల్లో వాడుకలో ఉంది రాయలసీమ తెలుగు ఈ మాండలికం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో వాడుకలో ఉంది తెలంగాణ తెలుగు ఈ మాండలికం తెలంగాణ రాష్ట్రంలో వాడుకలో ఉంది ఈ మాండలికాల్లో ప్రతీ ఒక్కటి దాని సొంత ప్రత్యేకమైన సంస్కృతీ మరియు చరిత్రను కలిగి ఉంది అవి తెలుగు భాష యొక్క ఒక భాగం మరియు దాని అందాన్ని మరియు సమృద్ధిని ప్రతిబింబిస్తాయి